నేను వండే పద్ధతి పాటించి మరీ చేసిన వంటకం అనుకున్నట్టుగా తయారు కాకపోతే నేను ఏం చేస్తాను అంటే దాన్ని మళ్ళీ మొదటి నుండి చేస్తాను అంటే కొన్ని వంటకాలు సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా అయిపోయేవి ఎక్కువ టైం లేకుండా అయ్యేది అనుకుంటే మళ్ళీ తిరిగి చేస్తాను లేదు ఎక్కువ టైం పడుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే నేను వండిన వంటకం పాడైనా సరే దాన్ని వేరే విధంగా మార్పు చేసి దాన్ని వృధా కాకుండా అయ్యేలాగా చూస్తాను అదే విధంగా నేను వండిన వంటకం అందరు తినేటట్టుగా బాగుంది అనుకుంటే అందరికి ఇస్తాను లేదంటే నేను అది నిలువ ఉంచుకునే పద్ధతిలో వండుకొని అది నేను ఒక దాన్ని తీసుకుంటాను